నేను చెప్పబోయేది ఏమిటి అని అంటే మత్స్య వాళ్ళు ఎలా చేపలు పడతారు అండ్ వాళ్ళు చేపలకి సంబంధించిన ఫెస్టివల్ ఏం చేస్తారు అదే పండుగలు మీకు వివరించబోతున్నాను ఏమిటి అది అని అంటే నైట్ పూట అంటే ప్రస్తుతం వాళ్ళు మా ఇంటి దగ్గర నరేంద్ర అనేసి వీరరాజు అని అని నవీన్ అని హరికృష్ణ వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఇంటి ప్రక్కనే ఉంటారు వాళ్ళు చేపలు పడతారు వాళ్ళు చేపలు పట్టే టైంలో అలాగే చేపలు పట్టేవాళ్ళే కాకుండా వేరే కాస్ట్ నుంచి కూడా మా ఇంటి దగ్గర కూడా పడుతున్నారు వాళ్ళే వంశీ నరసింహ ధర్మ పట్టేవాళ్ళు ఏమిటీ అని అంటే వాళ్ళు వలలు అంటే వలలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన వలలు చేపలు పట్టే వలలు వలలే కాకుండా విసురు వలలు గాలం ఈ మూడింటితో చాలా ఉపాయంగా చాలా కాస్ట్తో తెచ్చుకొని కరక్ట్ టైంకి వాళ్ళకి ఎలా వేస్తే ఎలా చేపలు పడతాయి అని తెలిసి వాళ్ళు చేపలు పడతారు చేపలు వలలు వేస్తారు వలలు వేసేది ఎలా అంటే వాళ్ళు వాళ్ళకి టైమింగ్ ఉంటుంది టైమింగ్ ఏమిటి అని అంటే మనం ఫోర్ నుంచి ఇంటికాడ నుంచి బయలుదేరుతారు వాళ్ళు నాలుగు నుంచి బయలుదేరుతారు బయలుదేరి అక్కడి నుంచి కిష్ట దగ్గర పోయే లోపల వాళ్ళకి ఫో నాలుగున్నర అవుతుంది టైమ్ నాలుగున్నర అయ్యే లోపల వాళ్ళు చేపలు పడతారు వలలు చిన్న బోట్ ఉంటుంది పడవలు ఉన్నాయి బోట్లు ఉన్నాయి ఇంజన్ పడవలు ఇవి మొత్తం ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు వలలు వేయటానికి వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు మొత్తం తీసుకొని పోతారు ఎలా అంటే సాయంత్రం నాలుగు కాడ నుంచి పోతే నాలుగున్నర అక్కడ అవుతుంది ఇంకా బోట్ తీసుకొని తెడ్డు అనేది ఉంటుంది దానికి నడపడానికి తెడ్డు అంటే కర్ర లాంటిది అది తీసుకొని ఇంకా చేపలు ఎక్కడ బాగా పడతాయో గమనించుకొని గమనించి చేపలు పడతారు గమనించే టైంలో చేపలు తోక అనేసి కొట్టిద్ది అని అంటారు చేపలు తోక కొట్టిద్ది కొట్టే లోపల అక్కడ చేప ఉందిరా ఇక్కడ చేపకి వలేస్తే కానీ చేపలు పడతాయిరా అని అని అంటారు ఆ లోపల అక్కడ వలలు వేసేసి ఇంకా వాళ్ళు నైట్ ఉండరా ఆడ నైట్ వచ్చేస్తారు నైట్ వచ్చేసి మళ్ళీ లే అంటే త్వరగా లేచి ఐదు ఐదింటికి లేచి మార్నింగ్ పొద్దున్నే

పోయి ఐదింటికి పోయి ఐదింటికి పోయి వాళ్ళు ఏడ వలలు వేసారో అన్నీ గమనించి కరెక్ట్గా చూసుకొని వలలు వేసేస్తారు వలలు వేసి వలలు వేసి వలలు వేసిన తర్వాతకి వలలు వేసి వలలు వేసేసి వేసిన వలకి తీసి వలలు వేసిన దానికే తీసి వలలు వేసిన దానికి తీసి చూస్తే చేపలు ఉంటాయి అది బొక్కలు బొక్కలు ఆ వలకి బొక్కలు బొక్కలు ఉంటుంది ఆ బొక్కల్లో రేవుకి అదే కిష్టకి అడ్డంగా వేసేస్తారు అటు సైడ్ నుంచి వచ్చే చేపలు ఇటు సైడ్ నుంచి వచ్చే చేపలు దానికి తగులుతాయి తగిలి అవి చిక్కుకుంటాయి మార్నింగ్ వీళ్ళు పోయి తీసే లోపల ఎన్ని చేపలు ఉంటే అన్నీ తీసుకొస్తారు ఇంటికి అలాగే ఆ చేపలు సొర బొచ్చె అని పెద్దపెద్ద చేపలు ఉంటాయి బొచ్చలు రొయ్యలు పీతలు కోరమీనులు అని చాలా చాలా రకాలైన చాలా చాలా చాలా అయిన రకాలైన చేపలు ఉన్నాయి మా కిష్ట దగ్గర మా ఊళ్ళో చేపలు కిష్ట అండు వాళ్ళు బ్రతికేది దాని పైనే సేమ్ ఇంకోకటి ఏమిటిది అంటే వాళ్ళు కాకుండా వాళ్ళు బోట్కి ఇంజన్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ చేపలు పడుతున్నాయి అని తెలిస్తే ఆడ వెళ్ళిపోతారు పెట్రోల్ పోసుకొని అక్కడ పోయిన తరువాతకి వలలు వేసేస్తారు ఒకవేళ ఫుల్ కానీ చేపలు పడుతున్నాయని తెలిస్తే అడ్డం వలలు వేసేస్తారు అడ్డం అడ్డమే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి గాలం ఉంటుంది పెద్ద పెద్ద చేపలు రావాలని గాలంకి ఏం చేస్తారు అంటే కోడి పేగులు తీసుకొని కోడి పేగులు తీసుకొని దానికి చుట్టి మధ్యలో వేసేస్తారు మధ్యలో వేసిన తరువాత ఇవి వాలగా అనేసి చాపలు కోడి పేగులు తింటాయి పెద్ద పెద్దవి అవి అది వచ్చి క్యాచ్ అంటే దానికి పట్టుకొని చిక్కుకుంటాయి కొండి ఉంటుంది ఆ గాలానికి అది తినటానికి పోయే లోపల ఆ కొండే అనేసి ముఖంలో నోట్లో చిక్కుకుంటుంది ఇంకా లాగుతారు బయటకి చేప చిక్కిందని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అలాగే మళ్ళీ ఆ గాలం కాకుండా ఆ బోట్ నిండా నించొని ఈ సొడలో నడి మధ్యలో వేస్తారు నడి మధ్యలో వేస్తారు దాంట్లో కూడా చేపలు అయితే తగులుతాయి నేను కూడా మా పెదనాన్న వాళ్ళు అనేసి మా ఇంటి దగ్గర నాగరాజు బాలు అనేసి మేము అందరం మేము కూడా పోయే వాళ్ళము అందులో నేను కూడా ఒకడిని ఒక త్రీ ఒక మూడు రోజులు ఒక నాలుగు రోజులు పోయాను నేను కూడా అక్కడ చేపలు విధానం చూసాను ఇంకోకటి వంశీ అనేసి వాళ్ళు అందరూ ఉన్నారు అన్నారు కదా వాళ్ళు కూడా సేమ్ అందరం కలిసిపోయి చేపలు పట్టాము మేము కూడా పట్టాము పట్టిన తరువాతకి పట్టే లోపల ఇంకా పండగలు అంటారా పండగలు ఏమైతే ఒకటే నాకు తెలిసినది ఒకటే ఒకటి ఉంది అది ఏమిటంటే గంగమ్మ తల్లి అనేసి నేను చూసింది ఒకటి పండగ అది కూడా మా ఇంటి దగ్గర వీర రాజు కోసాడు అంటే చే ఆ పండగ చేసిండు ఇంటికాడ నుంచి పొల్లలు వేసి నీళ్ళు దగ్గరకి తీసుకెళతారు అదే కిష్ట లే కిష్ట దగ్గర ఫ్యామిలీస్ అంటే చుట్టాలందరూ చుట్టాలు బంధువులు అందరూ పోతే తీసుకువెళ్ళి అక్కడ పోతాము మేము అక్కడ పోయి పెద్ద పొట్టేలు కానీ ఇంకా వాళ్ళ ఇష్టం ఏది తెచ్చుకుంటారో అది తీసుకుంటారు వేటలు కానీ పోతును కానీ ఏదో ఒకటి తెచ్చుకుని వస్తారు వాడైతే ఒక పొట్టేలు తెచ్చాడు పొట్టేలు తేగానే కోసారు మాకు పిలి నాకు పిలిచాడు పోయాను నేను కూడా తిన్నాము మేము అందరము పండగలు అయితే అది ఒకటే ఉంది నాకు తెలిసింది ఇంకేమీ లేదు చేపలు పట్టడం ఇంకా నాకు తెలిసి ఇవే ఇంకా ఉన్నాయి ఉండవచ్చు ఉంటాయి కూడా సహజం ఇంతటితో ముగించవలెను ఈ మాటలు వినిపించుకున్నందుకు విన్నవించుకున్నందుకు ధన్యవాదాలు